యునైటెడ్ స్టేట్స్ కెనడా మెక్సికో బ్రెజిల్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్సు జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ చైనా ఇండియా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా రష్యా సౌదీ ఈజిప్ట్ సౌత్ కొరియా న్యూజ్ల్యాండ్